ఇప్పుడేంటంటే ప్రతి జాబ్కు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే మెయిన్లీ ఉండాల్సింది ఇంగ్లీష్ అంటున్నారు తెలుగువాళ్ళు కూడా ఇంగ్లీషే మాట్లాడాలంటున్నారు ప్రతి దేశం తెలుగు వాళ్ళనే కాదు ప్రతి దే ప్రతి భాష వాళ్ళు ఇదే మాట్లాడాలంటున్నారు అలాంటిది ఇప్పుడు మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అవుతుంది సో ప్రతిఒక్కళ్ళకి ఇంగ్లీష్ అనేది మెయిన్ లాంగ్వేజ్ అయిపోవడం వల్ల తెలుగు కొంచం తగ్గుతుంది కానీ ఆ తెలుగుని మనం కాపాడాలనంటే మనం బయట జాబ్కు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా సరే మనం మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్తో కానీ లేదా మన అమ్మ వాళ్ళతో వాళ్ళతో నాన్న వాళ్ళతో ఉన్నపుడు మనం పార్షియాల్టీకి పోయి మనం ఏదో తోపులమని బిల్డప్ ఇవ్వకండా నార్మల్గా మనం తెలుగు మనం ఫస్ట్ నుంచి తెలుగు అలవాటు కాబట్టి మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం అందరితో మనం ఎప్పుడూ ఎలా ఉండేవాళ్ళమో మన ఫస్ట్ నుంచి మన లాంగ్వేజ్ ఏంటో అది మనం గుర్తుంచుకొని లా ప్రతిఒక్కళ్ళం ఆ తెలుగుని కాపాడ్డానికి ప్రయత్నించి మనం మనము జాబులకెళ్ళినప్పుడు మనం తెలుగు మాట్లాడ్డానికి తక్కువ పోయినా మన ఇంట్లో వాళ్ళకి మన ఫ్రెండ్స్ ముందు మన సో మనకి తెలిసిన వాళ్ళ ముందు తెలుగులో మాట్లాడితే కొంచం మన తెలుగుని మనం అలాగన్నా కాపాడుకోవచ్చు జాబ్స్కు వెళ్ళిప్పుడు ఎలాగో ఇంగ్లీషే మాట్లాడతాం అట్లీస్ట్ ఇలాంటి టైమ్లో అయినా సరే మనం తెలుగుని మాట్లాడి తెలుగు గురించి ప్రోత్సహించి మనం పక్కన వాళ్ళకు చెప్ప చెప్పకపోగా మనమే అలా చేస్తూ మనమే తెలుగుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది తప్పు కదా నేనైతే మోస్ట్లీ నేను నా సైడ్నించైతే నేను తెలుగును కాపాడ్డానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తా ఈ విషయంలో మాత్రం జనం ఒకవేళ అలా మాట్లాడినా సరే మీరు బయట మీరు జాబ్కు వెళ్లినప్పుడు ఇంటర్వూస్కు వెళ్ళినప్పుడు బయట మీరు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడండీ కానీ మీరు మన మన ఆంధ్రాలో ఉన్న కూడా మన తెలంగాణాలో ఉన్నపుడు మన మాతృ మన మన లాంగ్వేజ్ ఏంటిదంటే తెలుగు కాబట్టి మనం తెలుగుయే మాట్లాడాలి మన తెలుగు కోసం మనమే పోరాడాలి అని నేననుకుంటున్నాను నేను నా జనానికి చెప్పడం కూడా అదే చెప్తాను